మీకు ఇష్టమైన సినిమా ఏంటి నాకు ఇష్టమైన సినిమా అంటే నండి మా అమ్మ వాళ్ళు ఎక్కువ వేసేవారు పాత సినిమాలు నాకు పాత సినిమాలు అంటేనే ఎక్కువ ఇష్టం అందులో గుండమ్మ కథ అనే సినిమచాలా ఇష్టం ఇప్పటికీ కూడా టీవీలో అది వస్తే నేను ఎప్పుడు పెట్టుకుని చూస్తాను అందులో సూర్యకాంతం గారు నాగేశ్వరావు ఇంకా ఎన్టి రామారావు గారు సావిత్రి జమున వీళ్ళందరి యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది అండి నిజంగా ఒక ఫ్యామిలీ స్టోరీస్ చూడాలంటే పాతకాలమే నాకు పాత సినిమాలు అంటేనే చాలా ఇష్టము ఇంకా అందులో ఏంటంటే ఒక జమున గారు క్యారెక్టర్ ఏమో నాకు చాలా ఇష్టం అందులో ఒక రిచ్ క్యారెక్టర్ అనమాట తనది ఎవరి మాట వినదు అలాంటిది తనని మోసపోయి పెళ్ళి చేసుకున్నాను లేని అతన్ని చెప్పి చాలా ఫీల్ అవుతుంది ఒక ఉన్న అమ్మాయిగా ఎలా బతికిందో లేనివాడి భార్యగా కూడా అలాగే తను సర్దుకుని బతుకుతుందనమాట నిజంగా ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అమ్మో ఇలా కూడా ఉంటాయా అనుకున్నాను నేను అసలు అలా బ్రతకగలరా అనుకున్నాను నిజంగా చూసినప్పుడైతే నాకు చాలా సంతోషం అనిపించింది అది ఇప్పటికీ చూసినప్పుడల్లా నాకు జమున గారు క్యారెక్టర్ అయితే చాలా ఇష్టము ఇంకా సూర్యకాంతం అయితే మంచి తల్లి పాత్ర నిజంగా ఒక కటువుగా ఉన్నా కూడా తల్లిగా అయితే ఎంతో ప్రేమను ఇస్తుందన్నమాట జమునకి అది అయితే నాకు చాలా ఇష్టం అలాగే సావిత్రి గారు క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అందులో ఒక్క అదే వాళ్ళ అమ్మ ఎంత హింసలు పెట్టేసినప్పటికీ అలాగే పని చేసుకుంటూ చాలా ఒదిగ్గా ఉంటారన్నమాట నిజంగా అందులో సావిత్రి గారి క్యారెక్టర్ కానీ ఆవిడ చీరలు

ఇది మా అమ్మమ్మ వాళ్ళు ఎక్కువ చూసేవాళ్ళు అనమాట అక్కడ కూడా నేను చిన్నప్పటి నుంచి చూసేదాన్ని అలాగే మాకు గుడి అదే ఏంటంటే వినాయక చవితి అలాంటివి జరిగినప్పుడు అక్కడ వీధుల్లో వేసేవారు అనమాట ఇలాంటి సినిమాలు అంటే ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే సినిమాలు అక్కడ వేసేరన్నమాట అది కూడా నాకు ఈ సినిమా చూసినప్పుడల్లా గుర్తొస్తూ ఉంటుంది